అధిక ఇంధన వినియోగం పర్యావరణానికి నూటికి నూరు శాతం హానికరం మనం మనం సొంత వాహనాల కన్నా ప్రభుత్వ వాహనాలు వాడడం వల్ల ప్రభు పర్యావరణానికి కొంచెం మంచి జరుగుతుంది అవి కూడా హనూసిక మన హానికారక కార్బన్ డైయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ మోనాక్సైడ్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తాయి కానీ వాటి మోతాదు పరిస మనం వాడే వాహనాలు మోతాదుకన్నా చాలా తక్కువ ఉంటుంది అరవై మంది వాళ్ళ సొంత వాహనాలు వాడితే వాళ్ళు అందరు కలిసి ఒకటే ప్రభుత్వ వాహనం వాడితే దానివల్ల ప్రభు పర్యావరణానికి చాలా కలిగే హానికరం కలిగే నష్టం చాలా తక్కువ ఉంటుంది పెట్రోల్ ఖచ్చితంగా చెబుతున్నాను పెట్రోల్ తరగడం పెరగడం వల్ల నేను వాహనం వాడడం చాలా తగ్గించాను ఇప్పుడు చాలా పెట్రోల్ ధరలు చాలా చాలా అధికంగా పెరిగుతున్నాయి దీనివల్ల నేను వాహన వాడకాన్ని చాలా చాలా వరకు తగ్గించాను ఈ మధ్య ఎక్కువగా ప్రభుత్వ వాహనాలని వాడడం ఎక్కువ యూస్ చేస్తున్నాను